హలో శాలిని మ్యాడం గారేనా మాట్లాడేది మా మా అబ్బాయి మీ స్కూల్ లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాడండి పేరు దుర్గా శ్యామ్ కుమార్ బి సెక్షన్ అండి మా అబ్బాయికి ఒక పది రోజులు సెలవు కావాలండి ఎందుకంటే మేము వేరే ఊరు ట్రిప్ కోసం వెళ్దాం అనుకుంటున్నాం అండి

మేము ఢిల్లీకి వెళ్దామనుకుంటున్నామండి అలాగే ఇంకా షిరిడి తిరుపతి వెళ్దామనుకుంటున్నాం థ్యాంక్యూ అండి అందుకోసమే సెలవు అడుగుదామని మీకు కాల్ చేశానండి ఒక పది రోజులు మరి మీరు సెలవు ఇవ్వగలరా ఆన్లైన్ క్లాసెస్ పెట్టండి అలాగే హోమ్ వర్క్ వాట్సాప్ లో పెట్టండి అవునండి బట్ డైలీ చేస్తూ ఉంటాడు కదా తను సరిగ్గా అటెండ్ అవుతాడో లేదో అని సరే మీరు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయండి మేం క్లాసెస్ మిస్ అవ్వకుండా నేను అటెండ్ చేస్తూ ఉంటాను తనకి మరి ఎగ్జామ్స్ పోతాయి కదా ఆ సరే మ్యాడం నేను లీవ్ లెటర్ మా అబ్బాయితో పంపిస్తాను సెలవు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మ్యాడం సరే అండి ఆ ఉంటాను